ఈ రోజుల్లో ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారు మొత్తం మొబైల్ అనగా యాండ్రాయిడ్ ఇంటర్నెట్ అంటే ఇంకా ధట్ ఈజ్ నథింగ్ బట్ మొబైలు మొబైల్ యాండ్రాయిడ్ అంటే ఏం చేస్తూ ఉంటాము ఇంగ్లీషు ఇంగ్లీష్ టైపింగు ఇంగ్లీష్ టాకింగు మొత్తం అంతా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంతే తెలుగు వినియోగం చాలా ఎక్కువగా తగ్గిపోయింది తెలుగు యూజ్ చేయడం తగ్గిపోయింది మన తెలుగు భాషని యూజ్ చేసేవారు చాలా తక్కువ మంది